నా ఉద్దేశంలో యోగాని చిన్నప్పుడు మొదలు పెట్టడం చాలా మెరుగైన పని ఎందుకంటే మన చిన్నప్పుడు నుంచి యోగా ఆసనాలు వేయడం వల్ల మనకి మన ఆరోగ్యం మన యొక్క మానసిక స్థితి చాలా బాగుంటుంది మనం ఏం చేయాలనుకున్నా యోగా వల్ల బాగా చేయగలం మనం మన శరీరం మన మెదడు అన్నీ బాగా పనిచేస్తు ఉంటాయి మనం యోగాని చిన్నప్పుడు నుంచి మొదలు పెట్టడం చాలా మెరుగు అది ఏ వయసు అనేది మనకి సంబంధం లేకుండా మనం ఆ వయసు తగ్గట్టు మనం పని చేసుకుంటు ఉండాలి ఎందుకంటే మనం ఏ వయసులో మొదలు పెట్టినా అది యోగా అలవాటు అవుతు ఉంటుంది కాబట్టి టైం పడుతుంది సో అందుకే మనం చిన్నప్పుడు నుంచి మొదలు పెట్టాం అంటే కొద్దిగా మెరుగుగా చేయగలం యోగా